నేను బుక్ క్లబ్బులు అండ్ ఆన్లైన్ రీడింగ్ కమ్యూనిటీలో పాల్గొంటున్నాను వాటి వల్ల నేను చాలా చక్కని అనుభవం పొందాను ఎలా అనగా ఈ ఆన్లైన్ బుక్కుల వల్ల నేను సాఫ్ట్ కాపీలనే రీడ్ చేయగలుగుతున్నాను ఎన్నో మంచి బుక్కులను నేను చక్కగా కొనుక్కోకుండా ఆన్లైన్లోనే చదువుకోగలుగుతున్నాను మరియు అలాగే ఈ ఆన్లైన్ రీడింగ్ కమ్యూనిటీలో పాల్గొనడం వల్ల అనేక విషయాలు గురించి చర్చలు అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియచేయడం వల్ల విషయాలను క్షుణ్ణంగా పరి పరిశీలించి నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది సో ఈ సౌకర్యం అన్నది నేను ఎక్కడో వెళ్ళి బుక్స్ కొని వాటిని ఇంటి తెచ్చుకొని నాకు నేను చదువుకొని అర్థం చేసుకునేకన్నా ఇలా ఆన్లైన్లో రీ రీడింగ్ చేయడం వల్ల అందరి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం వల్ల ఒక సరైన అవగాహనను పొందుతున్నాను ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది